హలో వదినా ఎక్కడికి వెళ్ళారు మొన్నటి నుండి అసలు కనిపించట్లేదు మీరు అవునా ఎలా ఉన్నాయి అవన్నీను అవునా ఆధ్యాత్మిక ఏంటి ప్రదేశాల అవన్నీను

అవునా ఇంకా ఏమేమి చూశారేంటి అక్కడ అన్నీను చూడవలసినవి ఏమన్నా ఉన్నాయా అక్కడ

అవునా బాగున్నాము మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము చాలా కాలం నుంచి మేము కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ సందర్శించాలి అనుకుంటున్నాము అలాగే పర్యాటకాల ప్రాంతాలు కూడా చూడాలని అనుకుంటున్నాము మేము కూడా వెళ్తాము ఇటు మన ఆంధ్రప్రదేశ్లోనే పర్యాటక ప్రాంతాలంటే మారేడుమిల్లి అక్కడ జలపాతాలు అవి ఉంటాయి అలాగే పేరుపాలెం బీచ్చు అవి కూడా ఉంటాయంట అవన్నీ చాలా బాగుంటాయంటా చాలామంది అంటే విన్నాను అలాగే నువ్వు కూడా ఇప్పుడు చెప్పావు కదా మేము కూడా ఏదో ఒక రోజు టైం చూసుకుని ఏంటి సెలవులు అవి దొరికినప్పుడు కుటుంబంతో కలిసి వెళ్దాం అనుకుంటున్నాం వదినా అవునా సరే సరే అవునా ఓ సరే అయితే ఏ

బాగున్నారు అందరు